ఏండి అది మేము ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం అండి తక్కువలో మాకు కొంచెం తక్కువ బడ్జెట్ లో మాకు పెద్ద ఏమీ అందంగా మరీ బాగా ఉండాలి కొద్దిగా కాకుండా సింపుల్గా అయిపోయేలాగా అంటే అద్దెలకు ఇచ్చుకుంటాం అండి అద్దెలకి ఇచ్చుకుంటాం సింపుల్గా ఉండేలాగా డిజైన్ మంచి డిజైన్ ఏమన్నా అంటే సెంట్ ఉన్నాదండి సెంటుకు ఒక ఆరు అవును అదేలేండి మొత్తం అడిగేలాగా అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సీలింగు టైల్సు పెయింట్ మొత్తం అన్ని వేసి ఇచ్చేస్తారండి మీరు అదేండి అంటే ఇప్పుడు మరి క్వాలిటీ కాకుండా కొంచెం చీప్లో అవి అంటే రెంట్లకి ఇవ్వడానికే అండి ఇంకేం తగ్గదా అండి అంటే మరి ఎనిమిది లక్షలు ఒక ఫ్లోర్ ఈ పైన ఇంకా ఏమి వేయరు ఒక్క ఫ్లోరే కదండి హైట్ అవన్నీ మేము చెప్పినట్టు వస్తాయి అండి ప్లాన్ మేము చెబితే మీరు కట్టేసి ఇస్తారు కదండి మొత్తానికి ఆ తర్వాత మళ్లీ పెంచదం అలాంటివి ఏమి ఉండవు కదండి సరేనండి మిమ్మల్ని ఒకసారి మళ్ళీ కలుస్తాం సరే చెప్పండి సరేండి